హాయ్ విష్ణు ఎక్కడ ఉన్నావు ఇంటి దగ్గరనే ఉన్నావా హాలిడేస్ ఎన్ని డేస్ వచ్చినాయి మీకు సిక్స్ డేసా సరే కానీ మనకి మన ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ గుర్తుకున్నారా ఏ కాలేజ్ నువ్వు ఇంకా ఏంది ఓకే మన టెన్త్ ఫ్రెండ్స్ గుర్తుకున్నారా నెంబర్స్ ఉన్నాయా ఓకే ఓకే మా అక్క మ్యారేజ్ ఉన్నది వస్తారా అందరూ మన టెన్త్ ఫ్రెండ్స్ నెంబర్స్ నీ దగ్గరనే ఉంటాయని చెప్పారు మెయిల్లో పెట్టుకోలేదా ఇదిగో విష్ణు ఇప్పుడు మన ఫ్రెండు ఇంకొక అక్షయ్ ఉన్నాడు కదా మీ ఇంటి దగ్గర

అక్షయ్ దగ్గర లేదా తె మన టెన్త్ ఫ్రెండేగా అతను ఇప్పుడు సంక్రాంతి హ్యాపీ ద సంక్రాంతి ఓకే ఓకే విష్ణు మీ దగ్గర ఎట్లా జరుగుతుంది సంక్రాంతి దీపావళి

ఓకే విష్ణు ఇంకా మన ఇంకా నువ్వు చిన్నోనివేనా ఇంకా చిన్నోనికే తీసుకున్నావు ఏంది విష్ణు చిన్నోళ్ళా మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడంలేదా

మనలాగానే ఉన్నాడు కదా సేమ్ ఇక

అందరూ బాగున్నారా ఇంట్లో మరి హైదరాబాద్కి ఎప్పుడు వస్తావు ఓకే మనం రూమ్ తీసుకుందాము ఇక్కడనే ఉంటున్నాము హైదరాబాదులోనే ఉంటున్నా రూమ్ తీసుకున్నాను ఇందులో కాలేజ్ ప్రక్కకే బ్రిడన్ కాలేజ్ చెప్పాలి విష్ణు నువ్వే ఇక అక్క మ్యారేజ్ ఉన్నది డి మన మార్చ్లో వచ్చేయండి అందరూ మన మార్చ్లో పెట్టుకుంటాను అంటున్నారు ఇంకా డేట్ చెప్పలేదు ఓకే మనం బర్త్డే సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా చేసుకుందాము నువ్వు వచ్చేసేయి హైదరాబాద్కి

అందరు బాగున్నారా మొన్న ఎవరికో యాక్సిడెంట్ అయిందట మన ఫ్రెండ్స్కి ఇక్కడనే మన తోన్పూర్ దగ్గర ఓకే విష్ణు మన టెన్త్ ఫ్రెండేనట కదా ఈ వాట్సాప్లో పెట్టారు అది ప్లీజ్ హెల్ప్ మీ అని పెట్టారు మనం ఇంకో థౌజండ్ రూపీస్ పంపించాము ఓకే విష్ణు బయ్